నమస్తే అండి ఇది సూర్య ట్రావెలింగ్స్ లో నించి మాట్లాడుతున్న క్యాబ్ డ్రైవర్ ఏనా అండి నాతో నేను మీ కార్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది అలాగే మీరు నాకు ఫోన్ చేసి ఇన్ఫామ్ కూడా చేశారు నేను ఇదే ప్లేస్ లో ఉన్నాను అనని కానీ మీరు నేను నేనున్న చోటులో మీరెక్కడ లేరు సో మీరు కన్ఫామ్ గా చెప్పండి మీరెక్కడున్నారో అని నేనైతే ఇక అపోలో మెడికల్ షాప్ మీకు పెట్టిన నేను లొకేషన్ లో అది జీజీహెచ్ దగ్గర్లో ఉండే మెడికల్ షాప్ దగ్గర నేనున్నాను నేను ఎగ్జాట్ లొకేషన్ అనేది నాదదే మీరు ఎక్కడున్నారో మీరు నాకు చెప్పాల్సిందిగా నేను ఇప్పుడు కోరుతున్నాను ఇంకా ఏమన్నా మీరు ఈ చుట్టుపక్కల అంటే మీరు బై మిస్టేక్ ఎక్కడైన బై ముందుకెళ్ళిపోయిన సరే మీరు వెనకకి వెళ్ళిపోయినా సరే నేనిక్కడే నిల్చున్నాను సో మీరెక్కడున్నారో మీరు నాకు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను మీరు ఇంకా డిలే అవుతుందా మీరు రావడానికి లేకపోతే మీరు ఆల్రెడీ ఇక్కడ్నించి వెళ్ళిపోయారా లేకపోతే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అనేది మీరు నాకు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను లేకపోతే మీరు పక్కనే ఉంటే మీరు వెంటనే నేను ఇక్కడ ఉన్న ఆ జీజీహెచ్ దగ్గర్లో ఉన్న అప అపోలో మెడికల్ షాప్ ఎ బై ఎదురుగుండగానే నేనున్నాను మీరు వచ్చి చూస్తే అంటే మీరు అక్కడ నేను ఇక్కడ నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను నేన్ రెడ్ కలర్ కుర్తీ వేసుకుని బ్ల్యాక్ కలర్ చున్నీ అలాగే బ్ల్యాక్ కలర్ ప్యాంట్ వేసుకొని ఉన్నాను సో మీరు నన్ని చూడగానే మీరు నన్ను చూడగానే కనిపెట్టేయగలరు నేను అపోలో షాప్ ఎదురుకుండగానే ఈ కలర్ బట్టలు ధరించుకుని నించున్నాను మీరు నాకు ఎక్కడా కనబడట్లేదు దరిదాపుల్లో సో మీరు ఎక్కడున్నా సరే ఎగ్జాక్ట్ గా మీరు ఇక్కడికి రావాలి నేను ఈ టైం ఒక ఫైవ్ మినిట్స్ లో మీరు ఇక్కడ ఉండాలి లేకపోతే నేన్ క్యాబ్ క్యాన్సిల్ చేస్తాను అని చెప్పేసి నేన్ మీకు చెప్తున్నాను